హలో డివీఆర్ రెస్టారెంట్ వాళ్లేనా అండి మాట్లాడేది మేము ఇలా గవర్నమెంట్ కాలేజ్ నుంచి కాల్ చేస్తున్నాము అదే అండి మేము ఫుడ్ ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాము మాకు కావాల్సినవి చికెన్ మరియు పరోటా మరియు రైస్ మీరు మాకు తగిన సమయంలో అందించగలుగు గలుగుతారా మేము మా కుటుంబంతో తినాలని అనుకుంటున్నాము మా కుటుంబానికి సరిపడేంత పంపగలరా మా చిరునామా గవర్నమెంట్ కాలేజ్ పక్కన హౌస్ నెంబర్ సిక్స్ డ్యాస్ వన్ ఎయిట్ మీరు త్వరగా పంపవలసిన ప్రార్థన మీ డివిఆర్ రెస్టారెంట్ గురించి గూగుల్లో చూసి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండడం వలన మేము అక్కడి నుండి ఆర్డర్ చేస్తున్నాము అందుకని మీరు త్వరగా పంపవలసిందిగా కోరుతున్నాము అలాగే మాకు కావలసినవి చికెన్ పరోటా మరియు రైస్ ఇంకా చాలా టేస్టీగా కోరుకుంటున్నాము మేము కోరిన విధంగా మీరు అందిస్తారని కోరుకుంటూ భావిస్తున్నాము